నాకైతే అలర్జీ లాంటివి ఏమీ లేదు కానీ ప్రముఖంగా చెప్పుకోవాలంటే నన్ను డాక్టర్ ప్రిఫర్ చేసిన ప్రకారము నేను నూనె వస్తువులు ఎక్కువగా తినకూడదు అందులో శనగపిండి ఎక్కువగా తిన్న మాట శనగపిండితో చేసిన ఏ వస్తువులైన ఎక్కువగా తీసుకోకూడదు ఎందుకంటే శనగపిండి అనేది గ్యాస్ ఎక్కువగా ఫామ్ అవుతుంది కాబట్టి అదీ నేను పకోడీలు అనేవి నేను ఎక్కువగా నేను తినను ఆయిల్లో డీప్ ఫ్రై చేసినవి ఎక్కువగా తినను అలర్జీలు కటా అంటే నాకు కాకరకాయ అంటే ఇష్టం ఉండదు సో అదంటే నాకు అదోటైపు అలర్జీలా అనిపిస్తుంది సో మళ్ళీ కారంపొడి చేస్తారు కారంపొడి చేసినప్పుడు కూడా నాకు విపరీతమైన తుమ్ములు ఎక్కువగా వస్తా ఉంటాయి అందుకే కారం పొడి చేసినప్పుడు నేను వంటగదిలోకి అయితే వెళ్ళను ఇంకా ప్రతిదీ నేను మంచి ఫ్రూ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడతు ఉంటా అన్నమాట ఎక్కువగా హెల్తీ పర్పస్లి ఫు ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే ఆహారం మనకు మంచిది మన ఆరోగ్యానికి మంచిదని నేను ఎక్కువ ఆరోగ్యానికి సంబంధించిన అంత మేరకు మంచి ఆహారాన్ని నేను ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతు ఉంటాను ఎక్కువ జంక్ ఫుడ్లు కానీ ఎక్కువ ఆయిల్ ఫుడ్లు కానీ స్పైసీ ఫుడ్లు కానీ వీటికి ఎక్కువగా నేను దూరంగా ఉంటా అన్నమాట ఎందుకంటే ఆరోగ్యం కొరకు